నిజానికి ఉండి ఉండొచ్చు మరియు వారి గ్రహానికి బదిలీ చేయడానికి వారి మాయాజాలాన్ని ఉపయోగించారు సూపర్ మాన్ మరియు ట్రిప్టోనైట్ లాగా ఈ వాతావరణం విషపూరితంగా మారింది కాబట్టి వారు వెళ్ళిపోయారు కానీ వెళ్ళే ముందు అసలు ఈ వాతావరణంలో ఉండకుండా తమ ఉనికిని పెంచి పెంచుకునే మార్గాన్ని కనుక్కొన్నారు ఈసారి మ్యాజిక్ లేదు సైన్స్ మాత్రమే వారు క్వారీగా వెళ్ళారు మూయాన్లు లెప్టాన్లు అయాన్లు అది ఈ నాలుగు సంవత్సరాల పిల్లవాడికి మాయాజాలం నీ ఆలోచనే మాయ కాల్షియం అయాన్లు మెగ్నీషియం అయాన్లు సోడియం అయాన్లు పొటాషియం అయాన్లు వారి భూమి యొక్క సహజ మూలకాలను ఉపయోగించి వారి మనసులకు ఎన్కేస్మెంట్లను ఏర్పరచుకున్నారు అవి ఇప్పటికే ఇతర చోట్ల తరచుగా ఉన్నాయి కానీ అవి తమలో తాము క్లోన్లుగా ఉన్నాయి ప్రారంభించడానికి కేవలం పన్నెండు జీవులు ఉండవచ్చు లేదా ఎన్కేస్మెంట్ ఎన్కేస్మెంట్కు పన్నెండు బహుశ భుజాలు లేదా కోణాలు కలయికలో ఏదైనా సంబంధం ఉండవచ్చు ఇప్పుడు భూమి నుండి పేలుడు మరియు ఓజోన్ కొరకు వెళ్ళండి అక్కడ ఉన్నది ట్రయోటిక్ ట్రైఅటాక్మిక్ ఆక్సిజన్ మూడు సున్నా మూడు ఆక్సిజన్ యొక్క ప్రిజం సూర్యుని నుండి అతి లి లిలలోహిత కాంతి మేఘాన్ని ఊహించండి కాంతి తరంగం ప్రిజంను తాకినప్పుడు సృష్టించబడిన ఫ్లూటాన్లు అయితే మీరు ఆశ్చర్యానికి గు గురిచేస్తుంది ఆక్సిజన్ ప్రిజంను తాకిన సూర్యుడి నుండి వచ్చే కాంతి మనం చూసే చిత్రాలు చిత్రాలను కలిగి ఉం ఉంటుంది కానీ అది సర్కిళ్లను పూర్తిచేసే మనం వ్యక్తిగత అంతర్గత స్వీయ మాయాజాలంలోకి వస్తుంది మనం సూర్యుని సూర్యునిలో జీవిస్తున్నామా మరియు మేదస్సు యొక్క భౌతిక అంచనాల సూర్యుని లోపలి భాగం ప్రోటియంగా మొదలై ప్రోటియంగా మొదలై డ్యూటేరియం మరియు ట్రిటోరియమ్ మరియు హైడ్రోజన్ మరియు హీలియం యొక్క హీలియం వరకు వెళుతుంది సూర్యుడు అక్షరాల ఒకటి వద్ద మొదలవుతాడు ఇప్పుడు మీ ఊహను శని ద్రువాలను ధ్రువాలకు మార్చండి ఆకారం ఏమిటి ఒక షడ్ షట్బుజ్జి అది మా మంత్రమా మేధస్సు దానిని సృష్టించింది కానీ దాని అర్థం ఏమిటి